నా కుటుంబ వంటకాలు తరతరాలుగా అందించబడి ఉన్నాయి అంటే తరతరాలుగా కాకపోయినా నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి కూడా మేము ఎప్పుడూ కూడాను ఇంట్లోనే మాకు ఎక్కువగా చేసేది అనేసి అంటే కొబ్బరి శనగ పండు శనగ పిండి ఉపయోగించి ఒక స్వీట్ చేసేవారండి మా నానమ్మవ్వని మా నానమ్మ వాళ్ళు వాళ్ళ అత్తగారు అంటే మా తాతమ్మవ్వని తర్వాత అక్కడి నుంచి మా అమ్మగారు అవని ఇప్పుడు నేను అవని మా పిల్లలు కూడాను చాలా ఇష్టంగా చేసేది అంటే ఇది ఒక స్వీట్ అండి దానికి చెనగపిండి కొబ్బరి పంచదార యాలకులు నెయ్యి లేదంటే నూనె కావాలి ముందుగా మనం శనగపప్పు పిండి ఇప్పుడు అన్ని కూడా కొట్టు మీద రెడీమేడ్గా దొరికేస్తున్నాయి కానీ ఎక్కువ రుచికరంగా కావాలి అంటే చెనగపప్పుని మనము కొంచెం కడిగేసి నానబెట్టుకొని బాగా కడిగేసి ఎండలోని బాగా ఆరబెట్టేయాలి అండి అంటే మామూలు ఎండి చెనగపప్పులాగా అయిపోవాలి అయిన తర్వాత దాన్ని ద్వారగా వేయించేసి అది వేయించిన తర్వాత రంగు కూడా మారకూడదు అండి దాని చెనగపప్పు మనం వేపుతుంటే మనకి మంచి వాసన అన్నది అప్పుడే వస్తది ఆ వాసన వచ్చినంత వరకు మామూలుగా ఒక కళాయిలోని నూనె ఏమీ లేకుండా పొడిగా ఏపేసి దాన్ని తీసి చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలండి దంచుకుంటే చాలా బాగుంటది కానీ ఈరోజుల్లోని ఎవరికండి అంత ఓపిక అందుకనే మిక్సీలో వేసుకొని మెత్తగా అండి పిండి చాలా మెత్తగా ఉండాలి మైదాపిండి మనకి ఎంత మెత్తగా ఉంటుందో అంత మెత్తగా ఉండాలి అయితే ఇది ఒక్కసారికే అవ్వదండి పిండి మనం మిక్సీ పడుతూ దాన్ని జల్లించుకుంటా ఉంటే మెత్తగా వచ్చింది కింద పడతది కొంచెం గరుగ్గా ఉన్నది మళ్ళీ మళ్ళీ మిక్స్ వేసుకుంటూ మనం మెత్తగా అయినంత వరకు కూడా అది తిప్పుతూ జల్లించుకోవాలి ఇప్పుడు మనకి వచ్చిన ఈ పిండిని మళ్ళీ చిన్న ఒక కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసి దాన్ని మళ్ళీ ద్వారగా ఏపుకోవాలండి కళాయిలోనే ఏపుకున్న తర్వాత కొబ్బరి పచ్చికొబ్బరి బాగా ముదరగాను కాకుండా లేతగా కాకుండా ఉన్న ఒక ఒక కొబ్బరికాయ తీసి దాన్ని సన్నగా చిన్న చిన్నలాగా తురుముకొని అంటే కోరుకుంటే బాగా వస్తుంది అండి కొబ్బరి కోరుకుంటే అది ఆ కోరు తీసుకొని ఈ ఇందులో వేసేసి దానికి తగ్గ పంచదార కూడా ఏసి చక్కగా అలా కలుపుతూ పాకం వచ్చి చిక్కగా అయినంతవరకు అలా కలుపుతా ఉంటే చక్కగా వస్తాదండి అది చిక్కగా అయిన తర్వాత మనకు పూర్తిగా నెయ్యి అన్నది అందులో ఏసేసి అలా కలుపుతా ఉంటే అది ఎప్పుడు తయారయిపోయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆ నెయ్యి అన్నది పైకి తేలిపోతుందండి తేలిపోయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉన్నప్పుడే అది వెడల్పుగా ఉన్న గిన్నెలో గానీ లేదా ఏదైనా ఒక ఆకు పైన కానీ వేసి మనకు కావాల్సిన ఆకారంలో ముక్కల్ని కట్ చేసుకొని చల్లారినంత వరకు ఉంచితే అది స్వీట్ చాలా బాగుంటుంది